యాభై యాభై ఏడు నూట ఒకటి నూట తొంభైతొమ్మిది రూపాయలు ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు లక్ష పది వేలు లక్ష ఐదు వేలు